హలో హలో చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి అవును చెప్పండి చాలా బాగ చదువుతున్నాడు అండి బాబు సబ్జెక్ట్లో కూడా టెన్ పర్సెంట్ స్కోర్ చేస్తు ఉన్నాడు అండి మిగతా యాక్టివిటీస్లో సింగింగ్లో ఒక సింగింగ్ బాగ చేస్తున్నాడు అండి సింగ్ పాటలు పాడడం కాంపిటీషన్స్కి బయటికి పంపించేటప్పుడు కూడా వాటిలో కూడా స్కూల్ తరపు నుంచి పంపించినప్పుడు మంచి ప్రైజెస్ అలా వస్తున్నాయి ఇంకొంచెం మనం మనం మ్యూజిక్ క్లాసెస్ అవి కూడా అటెంప్ట్ చేస్తే ఇంకా మంచిగా గ్రోత్ ఉంటుంది అండి ఓకే అండి అవి అలాగే అండి సింగింగ్ కూడా నేర్పిస్తే యాక్చువల్గా మేము స్కూల్లో స్టార్ట్ చేద్దాము అని చెప్పి అని అనుకుంటున్నాము వేరే మ్యూజిక్ కాదు టీచర్స్ని పెట్టి ఎస్ అండి క్లాసెస్సు స్టడీ అవర్స్తో పాటు క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము మీకు ఇంటరస్ట్ ఉంది అంటే కనుక జాయిన్ చేయవచ్చు అండి జాయిన్ చేస్తే పనికి వచ్చేంత ఇంప్రూవ్ అవుతాడు ఇంప్రూవ్ అవుతాడు సార్ ఇప్పుడు కానీ ఓకే అండి థ్యాంక్ యూ అండి కొంతమంది ఇంటరెస్ట్ చూపించారు పేరెంట్స్ చదువుచాలు మాకు అని చెప్తు ఉంటారు మీరు సపోర్ట్ చేస్తున్నారు చదువు చాలు ఇక దేంట్లో ఏమి వద్దండి మాకు అని చెప్పి అంటారు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి అవునండి కానీ చాలా పే చాలా మంది పేరెంట్స్ అవి ఏమి వద్దు మాకు చదువు ఉంటే చాలు అని చెప్పి అంటున్నారు చదివించండి చదివించండి అని వేరే ఆక్టివిటీస్ ఏవి వద్దు అని చెప్పి అని మా గట్టిగా చెప్తున్నారు అండి అందువల్ల మేము ఏ విషషం తీసుకొని ఇప్పుడు అడుగుతున్నాము పేరెంట్స్కి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడి ఇట్లా ఓకేనా లేదా అని చెప్పి అని అడిగి ఎవరైతే ఇంటరస్ట్ ఉన్నాదో వాళ్ళ పేర్లు రాసుకొని మేము క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అండి ఓకే ఓకే అండి ఓకే అండి మీకు థ్యాంక్ యూ అండి ఒప్పుకున్నందుకు ఎక్కువగా చార్జస్ లేవు ఒప్పునందుకు ఓకే అండి